తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో కాలుష్యం చాలా పెరుగుతుంది ఇంకా ఈ ఇప్పుడు హెచ్ సీ యూ అడివి నాలుగు వందల ఎకరాల అడవిని మొత్తం నాశనం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కోసం నాలుగు వందల రకరాలు అడవిని చెట్లు అన్ని నరికి వేస్తున్నారు నరికేసి ఆ జంతువులన్నీ చనిపోతున్నాయి ఇంకా వాతావరణం కాలుష్యం పేపర్ ప్లేట్లు మొత్తం కవర్లు అన్ని వాడి కాలుష్యాన్ని అంతా నాశనం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పెట్రోల్ డీజిల్ వెహికల్ల ద్వారా మొత్తం పొల్యూషను కాలుష్యం మొత్తం జరుగుతుంది ఇప్పుడు చెట్లను నరికి వేయడం ద్వారా నీటి సమస్యలు వర్షాలు లేకపోవడం గుంటలు చెరువులన్నీ ఎండిపోవడం ఇవన్నీ జరుగుతుంది ఇవన్నిటిని మనం ని ఇవన్నిటిని మనం మార్పులు తీసుకురావాలి అనంటే మనం కాలుష్యాన్ని ఇవన్నిటిని తక్కువ చేయాలి తక్కువ చేయాలి అంటే ఇవన్నిటిని మనము కాలుష్యం అటవీ నిర్మాణము నీటి ఎదుగుదట ఇవన్నీ చేయాలంటే చెట్లను నాటాలి ఇప్పుడు అంతముందు ప్రభుత్వం చెట్లను నాటి ఇ మొత్తం ప్రతి ఇంటికి ఒక చెట్టు పల్లెవనం అవన్నీ తీసుకొచ్చి చెట్లను అన్నిటిని నాటింది మళ్ళ ఇప్పుడు పాల్తీన్ బ్యాగ్స్ లేకుండాా పేపర్ బ్యాగ్స్ ఇవి వాడడం ద్వారా కాలుష్యం అనేది తగ్గుతుంది అవన్నీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా మళ్ళీ హుస్సేన్ సాగరు నీ ట్యాంకులలో వాటరు లేక్స్ అవిట్లల్లో రీసైకిల్ చేయాలి వాటర్ నీటిని రీసైకిల్ చేసి వాడాలి కాలుష్యమైన నీటిని మళ్ళా శుద్ధి నీళ్ళలా మార్చాలి ఇవన్నీ చేయడం ద్వారా తెలంగాణలో ఎదురు తెలంగాణ పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు ఇవన్నీ చేస్తే మనకు ముందు భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడి పొల్యూషన్ని తక్కువ చేయొచ్చు ఈ నార్మల్ వెహికల్స్ వాడడం ద్వారా ఈ పొల్యూషన్ అనేది పెరుగుతుంది సి ఓ టూ అనేది రోజు రోజు పెరుగుతుంది ఇది పెరగడం ద్వారా సూర్య సూర్యుడు ఎండలు బాగా అవుతున్నాయి ఇప్పుడు ఫిబ్రవరి నుండే ఎండలు ఫుల్లు కొడుతున్నాయి ఆ ఎండలు ఎలా కొడుతున్నాయి అంటే ఈ చెట్లు అవన్నీ నరికేయడం ద్వారా కొడుతున్నాయి ఇవి అన్నిటిని తక్కువ చేయాలని అంటే మనం మొక్కలు నాటడం రీసైకిలింగ్ చేయడం వాటర్ రీసైకిలింగ్ చేయడం ఎయిర్ని రీసైకిల్ చేయడం గాడుపు అనేది స్వచ్ఛందంగా వచ్చేలా చూడడం ఆక్సిజన్ ఉండే చెట్లను పెట్టడం కాలుష్యాన్ని నివారించడం కవర్లు అనేది తక్కువ వాడడం ప్లాస్టిక్ అనేది మొత్తం నిషేధించడం మట్టి పాత్రలు వాడడం ఇవన్నీ చేయడం ద్వారా కాలుష్యం అనేది తక్కువ చేయొచ్చు హెచ్ సీ యూ అనేది తక్కువ చేయాలి అని కోరుతున్నా తెలంగాణలో ఇప్పుడు మెయిన్ ఉన్న సమస్య ఏంటిదంటే చెట్లను నరికేయడం హెచ్ సీ యూ ఈజ్ ద మెయిన్